నా యొక్క తోట పని నా యొక్క రోజు వారి కార్యక్రమంలో కొన్ని ఆచారాలను నేను పాటిస్తూ ఉంటాను ఏంటంటే సేంద్రియాలు అలాగే ఎరువులను ఉపయోగించడం ఈ యొక్క సేంద్రియలు ఎరువులు మట్టిని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి మరి ఇంకాను కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి నేను కంపోస్ట్ ఆకులు మరియు అలాగే ఇతర సేంద్రియల వ్యర్ధాలను నా తోటలో ఎరువులుగా ఉపయోగిస్తూ ఉంటాను నీటిని ఆదా చేయటం నీరు ఒక అసలైన అసలు అరుదైన వనరు కాబట్టి నేను దాన్ని ఆదా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను నేను నా తోటకు నీరు పెట్టేటప్పుడు నేను నా చుట్టూ ఉన్న మొక్కలను చూస్తూ ఉంటాను మరి అలాగే వాటికి అంత నీరు అవసరమో అంత నీరు నిర్ధారించి దానికి నేను ఎంతైతే పెట్టాలో అంత మటుకే నేను నా తోటకు నీరు పెట్టేటప్పుడు చూసుకుంటాను నేను చిన్న మొక్కలను కూడా లక్షంగా చేసుకుంటాను ఎందుకంటే పెద్ద మొక్కలు తమకు తాము నీరు పెట్టుకోగలవు కాని కిటకిటలు అవసరాలు సంపుష్ఠిగా ఉండవు తోటకు చాల ముఖ్యమైనది ఏంటిదంటే అవి పురుగులను నియంత్రయించడంలో సహాయపడాలి నేను నా తోటకి కీటకాలను అవసాల సృష్టించడానికి చెట్లు పొదలు మరి అలాగే ఇతర మొక్కలను నాటే నాటుకుంటాను వ్యర్ధాలను తగ్గించడం నేను నా తోటలో గడ్డాలను తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఏందంటే చాలామంది వ్యర్ధాలను ఈ బాగా ఎక్కువ వేసేస్తూ ఉంటారు కానీ ఆ యొక్క వ్యర్థాలు అనేది బాగా ఎక్కువ వేయడం వలన కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి స్థానిక మొక్కలన్నిటిని నాటడం స్థానిక మొక్కలు మీ ప్రాంతం మా యొక్క ప్రాంతంలో మా యొక్క చుట్టు ప్రక్కలలో కూడా నేను వేస్తూ ఉంటాను వాటిని చాల బాగా చూసుకుంటూ ఉంటాను నా ఇంట్లోని పెంచుకోకుండా నా చుట్టుపక్కల కూడా నేను పెంచుతూ ఉంటాను